ఈ రోజుల్లో ఆడవారు ఆ ప్రతి ఆడ ప్రతి ఇంట్లో ఒక ఆడ మనిషి ఉద్యోగం చేయటం అదేవిధంగా ఇంట్లో పనులు చూసుకోవడం ఇవన్నీ చాలా గర్వంగానే చెప్పుకోవాలి ఎందుకంటే ఉదయం లేవగానే ఇంట్లో పనులు చేసుకుని అదే ఆడ వారి అదే ఆడపిల్ల వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం ఇవన్నీ చాలా గర్వమైన విషయాలే ఎందుకంటే ఎవరూ అలాగా చేయలేరు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మన అమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు ఉన్నారనంటే వాళ్ళు ఓన్లీ ఇంట్లో పనుల వరికే చూసుకునేవారు లేదో పొలం పని చూసుకునేవారు అంటే అవి కూడా ఆ శక్తి తగ్గట్టు వాళ్ళు చేసుకునే వాళ్ళు కానీ ఈ రోజులలో ఆడవాళ్ళు అదేవిధంగా జాబ్ చేసుకుంటూ అదే విధంగా ఇంట్లో పనులు చేసుకుంటూ అలాగా కాలం గడుపు గడిచిపోతుంది ఇలా ఇలా ఏంటంటే భారతదేశంలో ఆడవారు ఇలాగ ఇలాంటి పనులు చేసుకొని ఇలా ఉద్యోగాలు చేసుకుని ఉండటం అంటే చాలా గర్వకరమైన విషయమే ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆడవారు పని చేయకపోతే ఇంట్లో గడవట్లేదు అంటే మగవాళ్ళు కూడా చేస్తున్నారు కానీ ఆడవాళ్ళు చేయకపోతే ఇంట్లో పని గడవట్లేదు ఒక్కరోజు ఆడ ఆడవాళ్ళు ఏమన్నా నీరసం వచ్చి పడిపోయినా ఏమన్నా ఒంట్లో బాగలేకపోయినా సరే ఆడవాళ్ళు ఎప్పుడూ ప్రతిసారి ఎప్పుడూ వాళ్ళు లేకపోయినా సరే అక్కడ ఏదో ఒకటి ఆ బాధాకర విషయమనేది ఉంటుంది అంటే ఇంట్లో పని చేసుకోలేకపోవడం లేదా ఆఫీస్ వెళ్ళకపోతే అక్కడ కూడా సఫర్ అవ్వడం ఇలాంటివి జరుగుతు ఉంటాయి